నమస్కారమండి నేను ఇక్కడ నించి ఆర్డర్ పెడదాము అనుకుంటున్నానండి మీ రెస్టారెంట్ నుంచి నాకు ఇంటికి డెలివరీ కావాలి నేను చెప్తాను రాసుకుంటారా అండి నాకు కావాల్సినవి కేసర్పిస్తా ఒకటండి అలాగే జున్ను చిన్న బాక్సు మటన్ దమ్ బిర్యానీ ఒకటి మటన్ దమ్ బిర్యానీలో కొంచెం కారం తక్కువ వేయండి అలాగే జున్నులో కానీ ఆ కేసర్లో కానీ స్వీటు తక్కువ ఉండేలా చూడండి కొంచెం తీపి తక్కువ షుగర్ తక్కువ వేసి చేయమనండి కొంచెం దానికి కావాలంటే ఎక్స్ట్రా పే చేయమంటే నేనూ కొంచెం ఎక్స్ట్రా పే చేస్తాను నాకు సెపరేట్గా షుగర్ తక్కువతో కావాలి అలాగే దమ్ బిర్యానీలో ఘాటు తక్కువగా అంటే కొంచెం కారం తక్కువగా వేసి చెయ్యాలి ఒక పన్నీర్ బటర్ మసాలా ఒకటి దాంట్లో కూడా కొంచెం స్పైసీ అనేది తగ్గించి ఉండాలి అలాగే ఒక స్పెషల్స్ ఫ్రైడ్రైస్ ఉంటుంది కదా స్పెషల్ ఫ్రైడ్రైస్ ఒకటి దాంట్లో కొంచెం వెనిగర్ లాంటివి కొంచెం తక్కువ వేసి మిక్స్ చేయమనండి కొంచెం బాగా ఇవి ఈ ఐదు ఐటెమ్స్ దీంతో పాటు ఒక వాటర్ బాటిల్ కుడా ప్యాక్ చేసి అడ్రెస్కి తెచ్చేయండి కొంచెం ఇక్కడికి వచ్చాక మీకు డెలివరీ చార్జ్తో సహా నేను అందజేస్తాను సరేనండి నా అడ్రెస్ చెప్ నేను మీకు అదే అండి విజ్ విజయవాడ సూర్యారావ్పేట దగ్గర నా స్నేహితుడు ఒకడు ఉంటాడు వాడికి ఇవ్వాలి వాడు నీకీ చెస్తాడు డోర్ నెంబర్ అది టూ డాష్ సెవెన్ డాష్ సెవెన్ అండి సూర్యరావ్పేట అయన పేరూ రాఘవ సరేనండి ఆ అడ్రెస్కి మీరు కొంచెం ఆర్డర్ ఇచ్చేయ్యండి